ఆమె ఏమంది ఉన్న మొక్కల నుంచి అయితే వాటి ద్వారా వచ్చే పళ్ళ నుండి విత్తనాలు సేకరించి మళ్ళీ వాటిని మొక్కలుగా పెంచుతామండి అవునండి ఈ అంటుకట్టడం ద్వారా కూడా మొక్కలని ఉత్పత్తి చేయడం జరుగుతుందండి అలాగే అరటి మొక్కలైతే ఒక మొక్క చుట్టూ పిలకల్లా వచ్చి అవి మొక్కలను వేరేగా మళ్ళీ పెంచుతామండి అవునండి వాటితో మేము ఏం చేస్తామండి ఎవరికైనా కావాలంటే ఇస్తాము డబ్బులకి కావాలంటే ఇస్తాము లేదంటే తెలిసినవారికి అయితే మామూలుగా ఇచ్చేస్తామండి అవునండి అదే గొప్ప విషయం అండి అంటుకట్టడం ద్వారా కూడా కూడా చేయొచ్చండి ఈ మొక్కల పెంపకం విత్తనాల ద్వారా ఈ పిలకలు రావటం ద్వారా చుట్టుపక్కల ఇలా మనం అవునండి మొక్కలైతే ఎక్కువగా ఉత్పత్తి చేయవచ్చు తయారు చేయవచ్చు నాకు తెలిసిన మా తాతగారు నేర్పినవైతే ఇదే సార్ అవునండి సరే సరే ఉంటాను సార్ అయితే